ఆంధ్ర ప్రదేశ్త్ విద్యను సాంకేతికత చాలా ప్రభావితం చేస్తుంది సాంకేతికత విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత సులభతరం చేస్తుంది ఇది విద్యార్థులకు ప్రపంచం గురించి మరింత తెలుసుకోవడానికి మరియు వారి కెరియర్లో విజయం సాధించడానికి సహాయపడుతుంది డిజిటల్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత సులభతరం చేస్తుంది కంప్యూటర్లు ట్యాబులు మరియు స్మార్ట్ ఫోన్లు వంటి డిజిటల్ పరికరాలు విద్యార్థులకు విద్యను మరింత ఆకర్షణీయంగా మరియు అందుబాటులో ఉంచుతాయి ఆన్లైన్ విద్య విద్యార్థులకు వారి సొంత వేగంలో మరియు సౌకర్యవంతమైన సమయంలో విద్యను పొందడానికి అనుమతిస్తుంది ఇది దూరంలో ఉన్న లేదా పాఠశాలలకు వెళ్లలేని విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెస్తుంది మీడియా మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత సమర్థవంతమైన మార్గాలను అందిస్తుంది ఇది విద్యార్థులకు సమాచారాన్ని మరింత సులభతరంగా యాక్సస్ చేయడానికి మరియు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి సహాయపడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విద్యను సులభతరం చేయడానికి అనేక మార్గాలుగా కృషి చేస్తుంది ఇలాంటి సాంకేతిక విషయాలను పెంపొందించడానికి సహాయం చేస్తుంది